డెబ్భై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పది వేల ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు వంద రూపాయలు